హలో టూరిస్ట్ గైడా అండి మేము తెలంగాణ మేంమేము తెలంగాణలో విజిట్ చేయాలనుకుంటున్నాం ప్లేసెస్ కొన్ని లైక్ అనంతగిరి హిల్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం

ఫైవ్ మెంబర్స్మి అండి అనంతగిరి హిల్సు హిల్స్ అనంతగిరి హిల్స్ వన్ డే శ్రీశైలం వన్ డే ఇక్కడ వన్ డే వన్ నైట్ ఎందుకంటే నైటు క్యాంపింగు అవి చాలా బాగుంటుంది అని చెప్పారు ఇంకా వేరే ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయా మీరు తీసుకెళ్ళేటివి పైగా మాది అమెరికా కాదండి ఓకే మీది నా దగ్గర తెలంగాణ ఓకే

ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఉంటే అదే ఎప్పుడు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీరు గైడ్గా డైలీ ఆ లేదంటే కొన్నిస్పెసిఫిక్ డేస్ ఆ ఓకే డైలీ ఎప్పుడు ఏ టైంకి ఉంటారు ఇక్కడ హైదరాబాదులో ఉండే వరకు మేము హైదరాబాద్లో ఉంటాము

లేదు మేము ఆన్లైన్లో కూడా చేసినామండి డైరెక్టు మీరు ప్లాన్ చేసి మాకు పంపియండి మేము అదే ఇప్పుడు అనంతగిరి హిల్స్లో ఏమేమి ఉంటాయి క్యాంపింగు ఇంకా అది ఏమో

ట్రికింగ్ ఉంటుందా ఓకే ఓకే ఇప్పుడు బస్సు అవైలబుల్గా ఉంటుందా మీరు ఓన్ వెహికల్లో తీసుకెళ్తారా అవునా మాతో పాటు ఒక గైడ్ ఉంటారా ఓకే ఓకే మేము ఇంక్లూడ్ ప్యాకేజ్లో ఓకే అండి ఏమైనా ఎక్స్ట్రా అయితే మేమే పెట్టుకోవాలా మీరేమన్నా కొనియరా అక్కడ ఏమన్నా ఉంటే ఓకే అండి మీరు కొనిస్తారేమో అనుకుంటున్నాం ఓకే ఓకే ఇప్పుడు ప్ర డైలీ రా వెళ్ళోచ్చా అంటే డైలీ ఏ టైంకి ఉంటుంది బస్సు అవైలబుల్ మీరు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఎప్పుడైనా మా ఎప్పుడు ఫ్రీగా ఉంటే చేస్తాం ఇంకా మీరు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు కదా ఫ్రీగా అదే కదా అర్థమైంది ఓకే అండి